పవర్ జనరేషను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సహా పరి శ్రమలను విస్తరించాడు మరియు వైవిధ్య తరంగా మారాడు ఇతను చేసిన ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్సు ఇప్పటికీ మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి అలాగే అంబానీ గారు జియో అనే సంస్థకి కూడా నాయకుడు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు వాడకంలో జియో సిమ్ని చాలా మంది చాలా రకాలుగా వాడుతున్నారు అతనితో పాటు జహ అతనితో పాటు మరియొక పారిశ్రామికవేత్త రతన్ టాటా గారు అతడు మొట్టమొదటి మన భారతదేశపు విమానానికి పైలెట్గా ప్రారంభమయ్యాడు అతడు టాటా గ్రూప్స్కి అతడు టాటా గ్రూప్స్ కోసం పని చేస్తూ ఉన్నాడు అతడు ఎన్నో విధాలుగా భారతదేశానికి సహాయం చేశాడు ఇప్పటికీ ఆయన సంపాదిస్తున్న దాంట్లో కొంత శాతం వరకు భారతదేశం కొరకు చదువుల కొరకు విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఉద్యాల ఉద్యోగాల కొరకు ఆయన అందిస్తాడు ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యాలు మనం రోజు వారి వార్తలలో కానీ న్యూస్లలో కానీ చూస్తూ ఉంటాము వీటితో వీళ్ళందరూ అనుకున్ అని సులభంగా ఇంత పెద్దగా ఇంత సహాయకరంగా అయిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళు సాధించిన దానిలో నుంచి దేశానికి ఏదో ఒక విధంగా సహాయపడాలనే స్వభావం కలిగి ఉన్నవారు గత కొన్ని కొన్నేళ్ళుగా మన జీవితాల్లో వచ్చిన మార్పు గురించి నేను ఏమనుకుంటున్నాను అని అంటే మనం మనం ఒక పది సంవత్సరాల కింద చూసుకున్నప్పుడు మనకు ఇంత మంచి టెక్నాలజీ లేదు ఇన్ని ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ అనేవి మనకు లేవు అలాగే మనము ఎవరికైనా సమాచారం అందించాలన్నా కూడా చేతి రాతతో రాసిన ఉత్తరాలతో కానీ లేకపోతే ఒకరు ఒక ఊరి నుంచి మరియొక ఊరికి ప్రయాణమై అది నడక ప్రయాణమై లేకపోతే ఎడ్ల బండ్ల మీద ప్రయాణమై వెళ్ళి వారికి ఆ సమాచారం అందించేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు వీర్ వీరు కానీ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు చేసినదంతా ఇప్పుడు మనము అనుభవిస్తున్నాము వాళ్ళు చిందించిన కృషిని మనము ఇప్పుడు వాడుకుంటున్నాము ఎలాగైతే ఇప్పుడేమైనా సమాచారం అందివ్వాలన్న ఫోన్ నుంచి కానీ లేకపోతే ఇంకా వేరే ఏ విధమైన దాంట్లో నుంచి అయినను నెట్వర్క్ అయినను లేకపోతే నెట్ నెట్ నెట్వర్క్స్ యూస్ చేస్తూ మనము సమాచారాన్ని కొన్ని క్షణాలలో వేరే దేశాలలో ఉన్న వారికి కూడా పంపగలిగే అంత టెక్నాలజీని వీరు అందించారు అలాగే అప్పుడున్నంతా అప్పుడు మనకేమైనా సహాయం కావాలన్నా కూడా మనము రాజ్యాంగం చుట్టూ అలాగే రాజధాని చుట్టూ తిరగాల్సి ఉంటుంది నాయకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మనకు ఏ సహాయం కావాలన్నా వారిని మనము సులభంగా మన యొక్క సోషల్ మీడియాస్ ద్వారా మనము అందుకోవాల్సి ఉంటుంది